అవును ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు మరియు జన ఔషది కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు మందులు లభిస్తున్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ మెడికల్ షాపులలో మందుల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి అందుకని ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడం మంచిది మీ ప్రాంతంలో మందుల ధరలు సమస్య ఉంటే అధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకునేలాగ చూడాలి